నేను ఆటో నంబర్ ఐదు నాలుగు ఏడు ఎనిమిది అనే ఆటోను ఎల్బీ నగర్ నుండి దవిశ్వర్కి బుక్ చేసుకున్నాను బుక్ చేసుకున్న తరువాత గమ్యస్థానానికి చేరువలో దిగే సమయంలో నేను నా పర్స్ని అందులో పోగొట్టుకున్నాను దాని యొక్క ఆ ఆటో యొక్క నంబర్ నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను దయచేసి ఆ ఆటో ఎక్కడుందో తెలిసి నాకు చెప్పగలలను మనవి తద్వారా నేను నా పర్సుని దానిలో నాకు ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను